డిజిటల్ ఆర్ట్ గురించి నా యొక్క అభిప్రాయం ఏమిటంటే ఇది సాంకేతిక పరంగా కంప్యూటర్ను ఉపయోగించి చేస్తారు కాబట్టి సృజనాత్మకంగా ఇప్పటి పిల్లలకు అర్ధమయ్యే టెక్నాలజీ పరంగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఇది మనుష్యులు చేసిన కళంత బాగుంటుందా అంటే కొంతవరకు బాగుంటుంది కానీ మనుష్యులు చేసింది ఇంకా మనకు ఏమేమి కావాలో అవన్నీ చేతితో మనం అద్దడానికి ఉంటుంది డిజిటల్ ఆర్ట్ అనేది కంప్యూటర్ట్రైజెడ్ కాబట్టి వాడు ఇచ్చినంత మేరకు మనం చేసినంత మేరకు వాటిలో కూడా చాలావరకూ కూడా మెరుగుపరిచినవి కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది